చెప్పండి ఉన్నాయండి మా నుంచి బ్యాంక్ లోన్స్ హౌస్ లోన్స్ కార్ లోన్స్ ఉన్నాయండి మీకెలాంటి లోన్ కావాలండి హౌస్ లోనా అండి ఇంట్రెస్ట్ ఎంత కావాలండి ఫైవ్ టు ఎంతమంది తీసుకుంటారండి లోన్ అవునా అండి ఎప్పటివరకు కావాలి మీకు లోన్ అండి అవునా మాకు మా రూల్స్ ప్రకారం మాకు సండే బ్యాంక్ క్లోస్ ఉంటుందండి ఉంటుందండి టైంకి ఇంట్రెస్ట్ కట్టేయాలి ఆ రోజు ఫామ్ ఫిలప్ చేసే రోజు మేము చెప్తామండి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలో మీరు ఎంత తీసుకుంటారు దానికి ఎంత ఇంట్రెస్ట్ అవుతందనేది అలా అయితే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువవుతుందండి మీరు కట్టగలరంటే నేను ఇప్పిస్తానండి బ్యాంక్ లోన్స్ టూ ఇప్పిస్తాను సరే అండి మా బ్యాంక్ మేనేజర్ని కనుక్కుని మీరెప్పుడొస్తారో చెప్తే నేను అడ్జస్ట్ చేస్తాను ఓకే అండి థ్యాంక్స్ అండి